హలో మేడం చెప్పండి మేడం అవును మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే మేడం ఓకే ఓకే ఓకే మేడం ఓకే మేడం

ఓకే మేడం అది ఏంటంటే మీకు వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది మేడం ఇక్కడ చాలామంది డాక్టర్స్ కూడా ఉన్నారు మీకేంటంటే వెయిట్ తగ్గడానికి స్టెప్ అప్ ప్రాసెస్ అనేది ఇక్కడ ఉంటుంది దానితోపాటు కౌన్సిలింగ్ అండ్ ఫుడ్ న్యూట్రిషన్ కూడా ఇక్కడ ఉంటుంది మేడం దీనికోసం మీరు ఏం చెయ్యాలంటే అపాయింట్మెంట్ అనేది ఫస్ట్ ఫిక్స్ చేసుకోవాలి మేడం రేపు కనుక మా సెంటర్కి వచ్చినట్లయితే అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తాం మేడం ఇది మీకు ఒక టూ మంత్స్ ఉండాల్సి వస్తుంది మేడం ఓకే మేడం అది మీ వెయిట్ ఎంత మేడం అవును మేడం ఓకే మేడం మీకైతే ఈజీగా ఒక టెన్ కేజీస్ తగ్గిస్తాం మేడం ట్వంటీ అదే టూ మంత్స్లో అయితే మేడం మీరేం చెయ్యాలంటే ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది మార్చుకోవాలి మేడం ఇది మీకు పిసిఒడి సమస్య లాంటివి ఏమైనా ఉన్నాయా ఓ ఓకే ఓకే మేడం ఇక్కడ మనకి మంచి గైనకాలజిస్ట్ కూడా ఉన్నారు మీకు ఈ ట్రీట్మెంట్ అయితే ఒక ఇరవై ఐదు వేల్లో అవైలబుల్గా ఉంది మేడం మీరు రోజుకి ఒక కనీసం ఒక త్రీ అవర్స్ అయినా ఈ సెంటర్లో ఉండాల్సి వస్తుంది మేడం మీరు దగ్గరలో ఉన్నట్టు అయితే రేపు ఒక్క సారి మా సెంటర్కి రండి మేడం డాక్టరు ఉంటారు ఆపాయింట్మెంట్ మీకు టూ ఓ క్లోక్కి ఫిక్స్ చేస్తున్నాను మేడం వచ్చేటప్పుడు మీరు కంపల్సరిగా రిజిస్ట్రేషన్ కోసం మీ ఆధార్ కార్డు తీసుకుని రండి మేడం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది కట్టండి మేడం మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తరువాత మ మళ్ళీ ఒక వన్ మంత్ అయిన తరువాత ఆ నెక్స్ట్ టర్ము అమౌంట్ కూడా కట్టాల్సొస్తుంది మేడం చెయ్యచ్చు మేడం మీకు అయితే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ అయితే అపాయింట్మెంట్ అనేది ఫిక్స్ చేస్తాను మేడం డాక్టర్గారు ఏమేమి కోర్స్ అదే ఏమేమి ట్రీట్మెంట్ ఉంటాయో రేపు మీకు ఎక్స్ప్లయిన్ చెయ్యడం జరుగుతుంది ఓకే మేడం ఓకే మేడం రేపు రండి మేడం మీరు ఒకసారి ఓకే మేడం థ్యాంక్ యూ మేడం